అమా ఎలా ఉంది గురు శంకరేనా

అవునవును అవును అదే మీ సార్ చేత నేను కబురు పంపించాను ఇలా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరకి వచ్చి ఒకసారి కనపడమని ఏంటంటే ఎందుచే అదే ఎందుచేత అంటే నువ్వు మన స్కూల్లోనే చదివావు కదమ్మా ఫస్ట్ క్లాస్ నుంచి చదువుతున్నావు మీ నాన్న గారికి మేమంటే ఎంత నమ్మకం ఇప్పుడు నైన్త్ క్లాసుకి వచ్చావు నైన్త్ క్లాస్ మీకు హాఫ్ ఇయర్లీ ఫస్ట్ యూనిట్ వరకు నీ మార్కులు బాగానే ఉన్నాయి ఇలా ఎండింగ్ వచ్చేసరికి అసలు నీ మార్కులేమి బాగుండటం లేదు అమ్మా అది చెప్దామనే తీసుకు రమ్మన్నాము ఆరోగ్యం బాగోపోవడం అంటే ఏంటమ్మా ఇన్ని సంవత్సరాలు చదివావు ఇన్ని సంవత్సరాలు బాగానే వచ్చింది ఆరోగ్యం బాగుండక పోయినా బాగా చదివావు ఇప్పుడు నీకు జతలు ఎక్కువ అయిపోయినాయి అమ్మా నీకు అది ఆరోగ్యం బాగుండకపోవడం కాదు అందుకనే నీకు కౌన్సిలింగ్ ఇద్దామనే రమ్మన్నాము అది ఆహా అయితే పర్లేదు అంటే నీకు ఇది ఫస్ట్ వార్నింగ్ అమ్మా అంటే మీరూ సడన్గా పర్ఫామెన్స్ అనేది చాలా తగ్గిపోయింది కాలేజీలకి స్కూళ్ళకి కూడా సరిగా రావటం లేదు మీరు

సరే సరే అయితే నువ్వు అలా అంటే ఏం చేస్తాము కొంచెం మంచిగా చదవాలి ఓకేనా సరేలే అయితే మర్చిపోయాను ట్యూషన్కి వెళ్తున్నావు కదా

అంటే ఎక్కడ వెళుతున్నావు మీ ఇంటికాడ వెళ్తున్నవా లేక మన స్కూల్లో కూడా జరుగుతున్నాయి ట్యూషన్లు అయితే సరే

సరే అయితే సరే శ్రద్దగా చదువుకో అయితే ట్యూషన్లకి మానకుండా వెళ్ళి అక్కడ నుండి రా ఇక ఇదే నీకు ఫస్ట్ వార్నింగు మళ్ళీ ఇలా రిపీట్ అయ్యిందనుకో ఈసారి మీ పేరెంట్స్ని తీసుకుని రావాలి ఓకేనా సరే అయితే వెళ్ళయితే క్లాసుకి వెళ్ళు చెప్పండి ఏంటి సరేలే అది తరువాత గుర్తు వచ్చినప్పుడు పిలిపిస్తానులే వద్దువులే కాని ఇప్పుడు వెళ్ళు క్లాస్ జరుగుతుంది కదా వెళ్ళు చదువుకో పో

సరే సరే వచ్చావని చెప్తాను అదే చెప్తానులే మీ ఫిజిక్స్ సార్

సరేలే సరే సరే సరే సరే వెళ్ళు